ముఖ్యంగా మానసిక ఆరోగ్య పరిస్థితులు ఆడవారి మీద ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి అందుకోసం కొన్ని బాధ్యతలను మగవారు పంచుకోవాలి అదే విధంగా భావోద్వేగాలను ఒకరికొకరు వ్యక్తపరచుకోవాలి ముఖ్యంగా యోగా ధ్యానం వంటివి కొన్ని మంచి విషయాలు అలవాటు చేసుకోవాలి